శారీరిక వ్యాయామం మరియు యోగా రెండు శరీరానికి మంచివే కానీ అవి చాలా విభిన్నమైనవి శారీరిక వ్యాయామం అనేది శరీర కండరాలను కదల్చడం ద్వారా శక్తిని పెంచడం మరియు ఫిట్నెస్ ను మెరుగుపరచడం జరుగుతుంది యోగ అనేది మనసు మరియు శరీరాన్ని సమన్వయం చేయడంపై దృష్టి పెడుతుంది ఇది శారీరిక మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శారీరిక వ్యాయామం మరియు యోగ మధ్య కొన్ని ప్రధానా తేడాలు ఉన్నాయి శారీరిక వ్యాయామం శరీర శక్తిని పెంచడం ఇంకా ఫిట్నెస్ ను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది అలాగే యోగా చూస్తే కనుక యోగ అనేది మన మనసును శరీరాన్ని సమన్వయం చేయడంపై దృష్టి పెడుతుంది శారీరిక వ్యాయామాలు తేలికపాటి నుండి త్రీవ్రమైన వరకు ఉంటాయి యోగా సాధారణంగా తేలికపాటి నుండి మధ్యస్థంగా ఉంటుంది అంతే శారీరక వ్యాయామాలు సాధారణంగా వేగవంతమైన కదలికలు అయితే యోగా చూస్తే కనుక నెమ్మదిగా మరియు లయబద్ధంగా కదలికలపై దృష్టి పెడుతుంది శారీరక వ్యాయామాలు ఏదైనా వయస్సు లేదా స్థాయి ఫిట్నెస్ లో ఉన్న వ్యక్తులను అనుకూలంగా ఉంటాయి అయితే యోగ కొంతమంది కోసం కష్టంగా ఉండవచ్చు శారీరిక వ్యాయామం ఇంకా యోగ రెండు ఆరోగ్యానికి మంచివి మీ శరీరాన్ని మరింత ఫిట్ గా ఇంకా బలంగా చేయాలనుకుంటే శారీరిక వ్యాయమం మంచి ఎంపిక మీ మనస్సు మరియు శరీరాన్ని సమన్వయం చేయడానికి యోగ చేయడం చాలా మంచిది